గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా బాగున్నారా విలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవునా ఈ విషయం నేను కూడా విన్నాను

అవునా వాటర్ సప్లై చేసే పైప్స్లో ఏమైనా డ్యామేజ్ అయిందా ఏమిటి వస్తుందా అవునా ఇన్చార్జిని పెట్టాం కదా ఆఫ్ చేయడానికి అవునా వేరే వాళ్ళని ఎవరినైనా పెడదామా మరి ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇలా చేస్తుంటే ఆ చెప్పాలి కదా వాటర్ సప్లై చాలా పెద్ద సమస్య అందరు ఎలా ఉంటారు ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పేయాలండి ప్రజలు ఇబ్బంది పడతారు మీరే చెప్పండి ఎవరిని మంచి పర్సన్ ఎవరిని పెడదాం ఇన్చార్జిగా మళ్ళీ అది రిపేర్ కూడా చేపిద్దాం ఒక టూ త్రీ డేస్లో అయిపోతుందా రిపేర్ చేపిస్తే ఆ మళ్ళీ ఎలక్ట్రీషియన్ ఎవరిని పిలిచి చూపించలేరా పవర్ సప్లైవి అవునా నేను ఈరోజే వస్తాను ఇంకో గంటలో వస్తాను అందరం వెళ్ళి చూసి వద్దాము సమస్య ఏమిటో మళ్ళీ మీకు తెలిసిన ఒక మంచి పర్సన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళనే పెట్టి ఇన్చార్జిగా ఉంచుదాము ఎలక్ట్రీషియన్తో కూడా నేను మాట్లాడతాను ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా విలేజ్లో రోడ్లు ఇక అన్నీ బాగున్నాయా ఓకే ఏమైనా బాగా పీపుల్స్ బాగా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా నాకు నోటీస్ చేయండి సరేనా ఓకే థ్యాంక్ యూ